అన్నా రాత్రి ఇంత ఆలస్యమైన నన్ను ఇంటికి సురక్షితంగా చేర్చినందుకు చాలా థాంక్స్ మీరు చాలా మంచి మనిషి మీలాంటి డ్రైవర్లు చాలా అరుదు మీరు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేశారు నన్నుసేఫ్గా ఇంటికి దింపారు మీ ఉదార స్వభావం చాలా ఇష్టమైంది తప్పకుండా మళ్ళీ మీ వాహనాన్ని బుక్ చేసుకుంటాను యాప్లో మీకు మంచి రేటింగ్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను ధన్యవాదాలు